హలో గ్యాస్ ఏజెన్సీ మేము ఇప్పుడు ఉంటున్న ఇంటి నుండి వేరే అడ్రస్కు మారుతున్నాము మీరు గ్యాస్ డెలివరీ మేము ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి వచ్చేలా చేయండి మా యొక్క కస్టమర్ ఐడి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా రెండు మూడు ఇది మా అడ్రస్ మా ఇంటి నెంబర్ రెండు మూడు ఒకటి ఒకటికి గ్యాస్ పంపించగలరు